నేను నా ఫస్ట్ ప్రోడక్ట్ కింద ఒక డైనింగ్ టేబుల్ అనేది తీసుకోవడం జరిగింది అది సహజంగా చెప్పాలి అంటే ఆ డైనింగ్ టేబుల్

చెక్కతో చేసింది కాబట్టి దాన్ని ఇంకోటి ఏంటంటే స్పేస్ అంటే ముఖ్యమైన ఎక్కువ లోడ్ ఐటమ్స్ అంటే ఎక్కువగా ఐటమ్స్ అంటే వస్తువులను దాని మీద మనము పెట్టిన కూడా తరువాత దానిని సులభంగా యూజ్ చేయడానికి కూడా స్పేస్ అంటే ఇంట్లో కొంచెం ఆ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక టేబుల్ దాని కిందకి మనం చైర్స్ అనేది తోస్తున్నాం కదా ఆ చైర్స్ తోసినప్పుడు కూడా స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అంటే ఎక్కువ ఆక్రమించకుండా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా ఏంటంటే దీని డ్యూరబుల్ మెటీరియల్స్తో నాకు ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు ఎలా ఉంటుందంటే ఉత్తమ ఎక్స్పీరియన్స్ కోసం టేబుల్ ఎంచుకుంటే డ్యూరబుల్ మెటీరియల్స్ ఎంచుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ కాలం అంటే దీర్ఘకాలంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట అంటే మనం మినిమమ్ ఒక టెన్ ఇయర్స్ కానీ లేదంటే పది కానీ పదిహేను సంవత్సరాల దాకా కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట అలాగే ఈ డైనింగ్ టేబుల్లో ఏంటంటే నాకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ కూడా నాకు కనిపించాయి అవి నాకు ఏంటంటే బాగా ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి కానీ లేదంటే సులభంగా ఉపయోగించుకోవడానికి కానీ అలాగే కొన్ని చిన్నారి స్పేస్ కొనుగోలు కూడా లైక్ ఫ్యామిలీ అంత చిన్నగా ఉంటే మీరు చిన్నారి స్పేస్ కొనుగోలు చేయవచ్చు అలాగే డైనింగ్ టేబుల్ కోసం కొన్ని అదనంగా ఏమైనా ప్రయత్నించుకోవచ్చు అలాగే దీంట్లో మనకి కొన్ని రకాలు అలాగే కొన్ని స్టైల్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు నేను వీటిని కొంచెం తక్కువ ధరకి వాళ్ళని అడగడం జరిగింది అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీ రూమ్ స్టైల్కి సంబంధించి మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు